చెప్పండి అవునండి

ఓకే అండి ఓకేనండి మీరెక్కడి నుంచి వస్తున్నారండి ఓకే అండి ఓకే అండి అక్కడేమన్నా మీరు స్టే చేస్తారండి త్రీ డేసు లేకపోతే అప్ అండ్ డౌన్ చేస్తారా ఓకేనండి ఓకే అండి చూపిస్తామండి అంటే మీరెంతమంది వస్తున్నారండి ఓకే సార్ అయితే మేము రూమ్స్ గట్టా మేము అన్నక్కడ బుక్ చేసేమండి లేతే మీరు బుక్ చేసుకున్నారండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి అయితే త్రీ డేస్ మీ దగ్గరుంటారండి అంటే మీకు లగేజ్ గట్టా ఏవన్నాఎక్కువున్నాదా సార్ ఆహా ఓకే సార్ అంటే మేము సిక్స్ మెంబర్స్కి సరిపోయేంత కారనేది మీకు మేము సెండ్ చేస్తాం సార్ సార్ డై మీరు డీటెయిల్స్ అన్నీ మాకు వాట్స్యాప్లో సెండ్ చేస్తే అంటే మీరు ఎక్కడెక్కడ ఏమేం ప్లేసెస్కి చూడాలనుకుంటున్నారో అన్నీ మీరు మాకు డీటెయిల్స్ వాట్స్యాప్లో సెండ్ చేస్తే మేమవి మళ్ళీ మీకు అంటే మీ ప్లాన్ అంటే ఏ రోజుకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మేము షెడ్యూల్ చేసి మీకివ్వడం అనేది జరుగుతుంది సార్ ఓకే సార్ అంటే మేము మా కార్ డ్రైవర్ నంబరు అవీ ఆయన ఫోటోగట్టా మీకు అన్నీపెడతాం సార్ మీకు కార్ నచ్చితే అది చూసుకొని ఓకే చెప్తే ఇంకదే కన్ఫర్మ్ చేసి మీ కార్ పంపిస్తాము సార్ ఓకే సార్ అంటే సార్ పెట్రోల్కట్టా అన్నీ మీరే కొట్టించుకుంటారా సార్ ఓకే సార్ సార్ అంటే మీరిచ్చిన అమౌంట్లో నించే మేము పెట్రోల్ అనేది మేము ఛార్జ్ చేసుకుంటాం సార్ మొత్తం ఎంతవుతుందో మీకు టోటల్ చెప్తాం సార్ మొత్తం బడ్జెట్ వచ్చి త్రీ థౌసన్ ఫోర్ థౌసన్ అలా అవుతుంది సార్ అంటే మినిమం ఫైవ్ థౌసన్ అవుతుంది సార్ త్రీ డేస్కి ఫైవ్ థౌసన్ సార్ ఎందుకంటే పెట్రోల్కి టు తీసేసిన డ్రైవర్కి అక్కడ స్టేకి ఇస్తున్నారు కాబట్టి డ్రైవర్కి పర్ డే ఇచ్చేయాలి కదా సార్ మరి మేము సో అలా ఇస్తాం సార్

ఓకే సార్ మంచి వారినే పెడతాం సార్ ఓకే సార్ ఓకే సార్ మంచి వారినే పెడతాం సార్

ఓకే సార్ త్రీ డేస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు మేము చూపిస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్